ఏవండి కేజీ టొమాటోలు ఎంత ఓకే మరి పచ్చిమిరపకాయలెంత కొంచెం తగ్గించచ్చు కదా ధరా సరే వంకాయలున్నాయా మరి వంకాయలు ఎలాగా మూడు కిలోలు వంకాయలివ్వరా కేజీ యాభై రుపాయలా ముప్పైకి చేసుకోవచ్చు కదండి ఐదు కేజీలు తీసుకుంటున్నాను కదా అయితే మూడు కిలోలు టొమాటోలు మూడు కిలోలు వంకాయలు ఇవ్వండి నిమ్మకాయలున్నాయా నిమ్మకాయ పచ్చడి తింటారా వినలేదండి ఇదే మొదటి సారి వి వింటున్నాను

సరే ఒక పది రుపాయలకి ఇవ్వండి నిమ్మకాయలు అవునా ఇవ్వచ్చు కదా ఐదు ఇరవై రుపాయలకి ఇవ్వండి అయితే సరేనండి కాకరకాయలున్నాయా ఒక రెండు ఇవ్వరా కాకరకాయలంటే మా ఎంత అర కిలో ముప్పైయా సరే ఇవ్వండి అర కిలో మా అబ్బాయికి చాలా ఇష్టం చిక్కుడుకాయా రుచి బాగుంటుందా అయితే సరే అంటే కూర వండుకున్న తర్వాత రుచి బాగుంటుందా చిక్కుడుకాయి టొమాటో అలాగ సరే అండి అవి ప్యాక్ చెయ్యండి ఎన్ని రోజుల నుంచి మీ కొట్టు నడుపుతున్నారు రెండు నెలలా మరి వ్యాపారం బాగానే జరుగుతుందా లాభాలు నష్టాలు ఇవన్నీ బాగానే ఉన్నాయా అదేలే

అదేలేండి అదేలేండి వర్షాలు వచ్చినప్పుడు సరిగ్గా గిట్టుబాటు ఉండదు కదా సరే వా టొమాటోలు మూడు కిలోలు వంకాయలు మూడు కిలోలు కాకరకాయలు ఓ అర కిలో ఇవ్వండి ఇవ్వండి ఒక పావు కిలో మర్చిపోయాను నిమ్మకాయలు కూడా ఇరవై రుపాయలకి ఇవ్వమనండి పుదీనా ఇవ్వండి పచ్చడి చేసుకుంటాము పచ్చడిలో బాగుంటుందిగా ఎంత ఒక కట్ట ఐదు రుపాయలా పది రుపాయలా సరేనండి

సరేనండి అవి ఇవ్వండీ ఇవ్వండి

క్యారెట్ ఉంటుందా మీ దగ్గరా

సరే మా అబ్బాయికి రోజూ ఇవ్వండి ఒక కిలో క్యారెట్ మంచిదేగా ఆరోగ్యానికి పిల్లలికి చేసిపెడతా కరివేపాకు తిన్నా కూడా కళ్ళకి మంచిదంటారు

సరేనండీ ఇక నుంచీ మీ దగ్గరే కొంటాను

ఇవన్నీ వేసి ఇచ్చేయండి ఎంతయింది మొత్తం టొమాటోలు మూడు వందలా ఓకేనండి ఫోన్పే చేయొచ్చా క్యాషేనా ఓకే అండి సరే ఇదిగోండి తీసుకోండి మొ మూడు వందలు సరిపోయాయా ఓకేనండి వస్తాను అండి